మన మాతృ బాషా తెలుగు అయినప్పటికీ నా రాష్ట్ర భాష హిందీ భారతదేశంలో వేరు వేరు భాషల వారు మతాలవారు వేరు వేరు భాషల వారు మతాలవారు ఉన్నందు వలన వాళ్ల వాళ్ల భాషకు తగినట్టు సంస్కృత బా సంస్కృతము ప్రభావం మారుతూ ఉంటుంది ఆ విధంగా తెలుగు బాషా ఉపయోగం మారిపోయింది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు వేరు వేరు జిల్లాలు కాని వేరు వేరు వేరు వేరు దేశాలు కాని వెళ్ళినప్పుడు హిందీ ఇంగ్లీష్ లాంటి వేరు వేరు ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగినట్టుగా మారిపోవడం జరుగుతుంది ఆ ప్రాంతానికి తగిన భాషలో నేర్చుకోవడం అక్కడ సంస్కృతిని పాటించటం ఈ విధంగా మారిపోతూవున్నది ఆ విధంగా తెలుగు తెలుగు భాష ఉపయోగం కూడా మారిపోతూ వస్తుంది ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు భాషను మాతృభాషగా సంస్కృతి గడ మరవకుండా పాటిస్తూ వస్తున్నారు హిందీ ఇంగ్లీష్ మలయాళం కన్నడ తమిళ్ ఇలాంటి ఎన్నో భాషలు ఉన్నా భా తెలుగు భాషకు మాత్రమే మేము చాలా ప్రాముఖ్యతను ఇస్తాం ప్రాంతీయ భాష తెలుగు అయినప్పటికీ మన ప్రాంతీయ భాష తెలుగు కావడం వలన మన యొక్క భావాలను ఇతరులతో చర్చి చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది దేశభాషల యందు తెలుగు భాష లెస్స అన్నది మన దేశంలో కుల మత భేదాలు లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఒక సంస్కృతి ఒక తరం నుండి ఇంకొక తరానికి తెలియకుండానే పరో మారుతూ వస్తుంది సంస్కృతి సంప్రదాయాలు ఒక తరం నుండి ఇంకొక తరానికి మన పూర్వీకులు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అందరికన్నా మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను కట్టుబాటులను ఇతరులు ఇతర దేశాలు వాళ్ళు కూడా ఇష్టపడతారు మన భారతీయ సంస్కృతి పూర్వం నుండి మనం తెలుసుకోవడం జరిగింది సంస్కృతి మనకు వివిధ పండుగలు జరుపుకోవడం ద్వారా ఇతరులు చేరుతున్నారు మన తెలుగు భాష చాలామంది ఇతర దేశస్తులు వాళ్ళు కూడా నేర్చుకుంటారు మన సంస్కృతిని వాళ్లు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి మన తెలుగు భాష కానీ సంస్కృతి కానీ చాలా తెలుగు వాళ్ళకు మాత్రం ఇష్టం వేరువేరు దేశాల వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారైతే ఇష్టపడతారు బయట దేశాల వాళ్లు అయితే అసలు ఇష్టపడరు వాళ్లు అయ్యాయా అంటారు ఆ విధంగా కాదు మన సంస్కృతి అయితే చాలా చాలా గొప్పది అన్ని దేశాల కన్నా మన తెలుగు సాంస్కృ తెలుగు భాష కానీ మన తెలుగు మన సంస్కృతి కానీ చాలా గొప్పది ఇది మాత్రం బాగా చెప్పగలుగుతాను అంటే సంస్కృతి ముందున్న దాని కన్నా ఇప్పుడు చాలా మారుతూనే ఉంది ముం పూర్వికులను అడిగితే ఇదిగో ఇవి ఇలా కాదు అలా చేసుకోవాలి అనేసి వాళ్ల దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి తరాలు వాళ్లు నేర్చుకోవడం జరుగుతూ ఉంది